మ్యాడమ్ నేను కాలేజీ లో స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ ని మా మా స్టూడెంట్స్ కి జెర్సీలు కుట్టాలి మ్యాడమ్ ముందు కొన్ని రోజుల్లో కావాలి వన్ వీక్ లో ఈవెంట్ ఉంది దాంట్లో దానికి మీరు జెర్సీలు కుట్టాలండీ మీ మీ మీ దగ్గర ఉంటే మీరు తీసుకోండి నేను మొత్తం అన్నిటికి కలిపి పేమెంట్ డబ్బులు ఇస్తాను సరే అండీ సరేనండీ అదీ ఈవెంట్ మాములుగా క్రికెట్ ఏనండీ క్రికెట్ ప్లేయర్స్ కి జెర్సీస్ కావాలి ఒక ఫిఫ్టీన్ జెర్సీస్ కావాలండీ మెషర్మెంట్స్ మీరు వస్తారా అండీ తీసుకోవడానికి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి అండీ

మీకు అడ్వాన్స్ అడ్వాన్స్ చెప్పండి మొత్తం ఎంత అయితది అండీ అందరికీ అవునండీ ఓకే నండీ నేను మీకు ఒక థౌసండ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అడ్వాన్స్ పేమెంట్ చేస్తా నండీ మీరు మెసర్మెంట్స్ తీసుకుంటానికి వస్తారు కదా అప్పుడు ఇస్తానండీ

ఆ మీరే తీసుకోండి కలర్ బ్లూ కలర్ తీసుకోండి సరేనండీ ఓకే అండీ ఓకే అండీ అలాగే రేపు మార్నింగ్ పదింటికి రండి ఓకేనండీ ఓకే మ్యాడమ్